నేను నా జీవితంలో కొన్ని విజయాలు సాధించడం జరిగింది అందులో మొదటిది నా అక్క పిల్లలు అయినటువంటి కొడుకు కూతురు మా ఇంట్లోనే ఉండి వాళ్ళు చదువు విద్యాబుద్ధులు నేర్పి వారికి కొంచెం మంచి విద్య మంచి జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయడం జరిగింది రెండోది మూ నా నా గ్రామంలో ఉన్న మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలు ఆ పిల్లలకు బడిపట్ల ఆకర్షితులయ్యేటట్లు ఆట పాట కృత్యాల ద్వారా డాన్సుల ద్వారా బడి అలవాటు చేయించి తద్వారా బడి బడి పట్ల చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగేటట్లు పై తరగతులకు ప్రోత్సహించడం జరిగింది నా గ్రామంలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు నాబడి నుండే వెళ్లడం నేను ఎంతో గర్వపడుతున్నాను ముఖ్యంగా రెండవ అతిపెద్ద విజయం ఏంటంటే మా గ్రామంలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు నా బడి నుండే ఎయిటీ పర్సెంట్ వెళ్ళి మంచి విద్యావంతులు కావడం నాకు ఎంతో గర్వకారణం